నేను రెస్టారెంట్లో పండుగ కోసమని మా కుటుంబ సభ్యులందరికోసం తీపివంటకం బుక్ చేద్దామని మీకు భాగస్వామికి కాల్ చేశాను కానీ అందులో ఎవరు కూడా నేను చేసిన ఫోన్ని లిఫ్ట్ చేయట్లేదు ఎందుకో తెలుసుకోవాలని నేను అనుకుంటున్నాను ఒక కస్టమర్ తను ఒక వస్తువుని బుక్ చేసుకోవాలని ఫోన్ చేస్తే మీరు ఇలా ఎత్తక ఫోన్ని ఎత్తక ఉండడం మంచి విషయం కాదు ఇలా మీరు అందరితో చేస్తారా లేకపోతే నా విషయంలోనే ఇలా జరిగిందో అని నేను తెలుసుకోవాలనుకుంటున్నాను నేను నా ఆర్డర్ని పెద్ద మొత్తంలో తీసుకోవాలనుకోవడం మరియు మీరు నా ఫోన్ ఎత్తకపోవడం నాకు ఏ విధంగానూ నచ్చడం లేదు నేనూ ఎన్నో రెస్టారెంట్లో ఆ తీపి వంటకం గురించి కనుక్కున్నాను మీ రెస్టారెంట్లో కూడా ఆ తీపి వంటకం ధర ఎంత ఎంత ప్రమాణంలో ఇస్తారు ఎప్పటివరకు డెలివరీ చేస్తారు అన్న వివిధ విషయాల మీద వివరాలు తెలుసుకుందామని ఫోన్ చేశాను కానీ మీ డెలివరీ భాగస్వామిని ఎన్నిసార్లు ఫోన్ చేసినా కూడా ఫోన్ ఎత్తడం లేదు అతను ఎందుకు ఎత్తడం లేదో నాకు సరైన వివరణ కావాలి అలా ఇప్పుడే నాకు అతన్ని కనుక్కొని చెప్పవలసిందిగా కోరుకుంటున్నాను మరియు అతను ఎక్కడున్నారో ఎప్పటి వరకు డెలివరీ చేస్తాడో కూడా తెలుసుకోవాలి అనుకుంటున్నాను కొంచెం తెలుసుకుని చెప్పగలరా అని ఆశిస్తున్నాను కావున మీరు ఇలాంటి విషయాలన్నిటిని తెలుసుకోవాలి మరియు మీరు మీ కస్టమర్కి సరైన విధానంలో ధరవిని అందించాలని నేను కోరుకుంటున్నాను ఇలా ఇలాంటి డెలివరీ భాగస్వాము భాగస్వాములను మీరు పనిలోకి పెట్టుకోకూడదని ఆశిస్తున్నాను వారిని సరిగ్గా కస్టమర్లతో బిహేవ్ చేయాలని కోరుకుంటున్నాను కొంచెం అతన్ని కనుక్కొని నాకు చెప్పవలసిందిగా కోరుకుంటున్నాను